హలో చెప్పండి అవునండి చెప్పండి సరే అండి అవునండి చెప్పండి మీరేమి చదివారు ఓకే ప్లేస్మెంట్స్ ఏమి రాలేదా అండి మీ కాలేజీకి ఓకే ఏ టైప్ ఆఫ్ జాబ్ చేద్దామనుకుంటున్నారు మీరు అంటే ఎంబీఏ చేసి వెళదాం అనుకుంటున్నారా లేదా కొంత మంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లో జంప్ జంప్ అవుదామని చూస్తున్నారు మీరు ఏ టైప్ ఆఫ్ మేము సిక్స్ మంత్స్ కోర్సుతో ప్రొవైడ్ చేస్తామండి దాంట్లో ఫైవ్ మంత్స్కి వచ్చేటప్పటికి మీకు ప్రాక్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు ఎంబీఏ అనేటప్పటికి తీరిటికల్ మాత్రమే చెప్తారు కాలేజీలో ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది మీకు మేము అలా ప్రొవైడ్ చేస్తాం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్త్ మంత్ సిక్స్త్ మంత్ వచ్చేటప్పటికి మాత్రం మేము జాబ్ ప్లేస్మెంట్స్ని పంపించడం లేదా మీకు ఆన్లైన్ ద్వారా పెట్టడం ఇలాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అండి అవునండి అవునండి ఇప్పుడు ఫైనాన్స్ పరంగా చూసుకుంటే గనుక ఇక్కడ శాప్ ట్యాలీ అలాగే వేరియస్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి ఉన్నాయి అవి కూడా నేర్చుకుని వెళ్తేనే మీకు అక్కడ కంపెనీలో జాబ్ అనేది ఇస్తారు మీ కొలిగ్స్లో కూడా అంటే ఇక్కడ ఒక లిస్ట్ ఉందండి దీంట్లో మీరు ఏవైనా చూసి చెప్తే గనుక ఆ టైప్ ఆఫ్ మీరు నేర్చుకోవడానికి మేం ప్రొవైడ్ చేస్తాం ఈ లిస్ట్ బట్టే ఉంటుంది డిమాండ్ ఉన్న కోర్స్ అంటే మీరే స్టూడెంట్స్ని బట్టి మాకు తెలుస్తుంది అండి ఇవి చెప్పండి వచ్చింది డిస్టబెన్స్ వచ్చింది సారీ ఫర్ దట్

అవునండి రేపు మా చెప్పే లెక్చరర్స్ కొంతమంది ఉంటారు నేను మా ఇక్కడ హెచ్ఆర్ని మాట్లాడుతున్నాను ఇక్కడ ఏమేమి కోర్సులు ఉంటాయో నాకు పెద్దగా ఐడియా లేదు ఎందుకంటే నేను హెచ్ఆర్ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి మీరు మీకు ఇబ్బంది లేదు అనుకుంటే గనుక రేపు ఒకసారి వచ్చి ఆఫీస్కి మీద ఆఫీస్కి కనిపిస్తే గనుక ఐ విల్ ప్రొవైడ్ యూ ఈ లిస్ట్ రీసెంట్ గానే చాలా కోర్సెస్ ఉన్నాయి ఉన్నాయి కానీ అండి నాలాగే చాలా మిమ్మల్ని వచ్చి కలవమంటున్నాను కదా అలాగే చాలా మంది వచ్చి కలుస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అండి ఎందుకంటే ఇది ఫోన్ కాల్ కాబట్టి ఫోన్లో చెప్పడం కుదరదు డైరెక్ట్గా వస్తేనే మేము చూపిస్తాం ఫీజ్ వచ్చేటప్పటికి థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒరిజినల్ ఫీజ్ దీనికి జీఎస్టి ప్లస్ జీఎస్టితో మేము ఛార్జ్ చేస్తాం థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీ ఈ కోర్స్ ద్వారా మీకు ఫోర్ నుంచి ఫైవ్ సర్టిఫికేట్ వరకు ఉంటాయి మా కోర్సు ఏంటంటే ఐఎస్ఓ నైన్ థౌసండ్ వన్ ద్వారా మేము సర్టిఫికేట్ అయ్యి ఉన్నాము మేము సో దానికి ఇంత నాకు ఇప్పుడు ఇంకొక పని ఉందండి అంటే మాకు ఇంత టార్గెట్ అని ఇస్తారు ప్రతి ఒక్కరిని కన్వెన్స్ చేయాలి కాబట్టి మీరు కూడా రేపు వచ్చి మాకు ఇక్కడ ఆఫీస్లో కనిపిస్తే మీకు పూర్తి డీటైల్స్ అనేది మేము కల్పిస్తాం ఈవెన్ ఫీజ్ అంతా మీకు డౌట్స్ ఉంటాయి కదా అండి రేపు ఒకసారి వచ్చి కలు కనిపించండి థ్యాంక్యూ